హలో నమస్తే అండి చెప్పండి అవునండి నర్సరీ ఓనర్నే చెప్పండి

ఓకే గార్డెన్కి ఫ్లవ ఓకే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావాలా నాన్ ఫ్లవర్ ప్లాంట్స్ కావాలా అండీ ఓకే రోసెస్లో ఫైవ్ టైప్స్ ఉందండి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా వచ్చేసి బ్ల్యాక్ కలర్ రోజ్ ఉండే ఫ్లవర్స్ కూడా ట్రీస్ కూడా వచ్చిన్నాయి చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి మళ్ళీ బేబీ పింక్లో ఎల్లోయిష్లో వైట్ ఇవి మాత్రం చాలా బాగా పోతున్నాయి చాలా మంది తీసుకుంటున్నారు బాగుందని తర్వాత వచ్చేసి త్రీ కలర్స్ ఓకే ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసి వాటర్ కొంచం తక్కువ పొయ్యాలి ఎండలో ఎక్కువ పెట్టకూడదు ఓకే నా అండీ అది టూ టైప్స్ ఉన్నాయ్ తీసుకుంటారా కొత్తగా వచ్చింది ఇప్పుడే ఊటీ నించి ఓకే అండి ప్రైజ్ వచ్చేసి ఇండోర్ ప్లాంట్ వచ్చి నేను చెప్పిన టూ వెరైటీస్ వచ్చేసి ఒకొక్కటి హండ్రెడ్ హండ్రెడ్ పడుతుందండి పీసు అది రెండు ఫ్లవరింగ్ ప్లాంట్స్ రోజ్ వచ్చేసి మీరు అడిగింది బేబీ పింక్ ఎల్లో అండ్ వైట్ కదండీ ఆ త్రీ కలిపి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతుందండి తర్వాత వచ్చేసి

ఓకేనండి వాస్తు ప్లాంట్ అని ఒకటుందండి అది పెట్టుకుంటే చాలా మంచిది ఇంటికీ అదొకటి తీసుకుంటారా మనీ ప్లాంట్తో పాటు ఓకే ఇప్పుడు రోజెస్ వచ్చి త్రీ అడిగారు రోజెస్ వచ్చి త్రీ కలర్స్ అడిగారు తర్వాత వచ్చి మనీ ప్లాంటు వాస్తు ప్లాంటు మళ్లీ ఇండోర్ ప్లాంట్ రెండు అడిగారు కాబట్టి ఓకే మొత్తంగా తీసుకుంటారు కాబట్టి నేను ఒక ట్వంటీ పర్శంట్ డిస్కౌంట్ ఇస్తాను ఓవరాల్ ప్రైజ్ పైనా సరే మీ కోసమని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తానండి ఓకేనా ఓకే అండి ఓకే అండి ఏ ఏ ప్లాంట్ అండి గిఫ్ట్ వ్రాప్ గిఫ్ట్ వ్రాప్ చెయ్యాలి ఓకే అహ ఏ ఏ ప్లాంటు అదే ఇండోర్ ప్లాంట్స్ కొత్తగా వచ్చాయని చెప్పాను అదా ఓకే అండి అవి రెండు గిఫ్ట్ వ్రాప్ చేస్తాను నార్మల్ది మిగతావన్నీ నార్మల్ ప్యాక్ చేసి పెడతాను ఈవెనింగ్ రండి ఓకే అండి థ్యాంక్ యూ అండి